మా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయబడే ప్రధాన పంటలు అంటే వరి గోధుమలు మొక్కజొన్న పత్తి ఇవన్నీ మా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయబడే ప్రధాన పంటలు ఈ ఈ పంటలు మేమే పండించడం జరుగుతుంది ఈ పండించి ఇతర దేశాలకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది రవాణ ద్వారా అన్ని అన్ని దేశాల్లో మా ఉత్పత్తి అనేది కొనసాగుతుంది లేదా పువ్వులు పచ్చ బొప్పాయి వంటివి కూడా ఇవి మేము ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇది మంచి మంచి భూమి ఉండడం వల్ల అన్ అన్ మంచి వాతావరణం వల్ల ఏ వర్షాలు పడడం వల్ల మంచి వరి మొక్కలు గోధుమలు మొక్కజొన్న పండించి మా మా దగ్గర ఉన్న ప్రజల నీటి పండించి ఇతర దేశాలకు ఉ రవాణ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది పత్తి అండ్ మొక్కజొన్నలు పశువులు పశువులు పశువులు కోడిద కోళ్ళు ఎద్దులు పశువులలో పాల ఉత్పత్తికి సంబంధించిన అన్ని పశువులని కూడా మేము ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇతర దేశాలకి పంటలు పండించి ఉత్పత్తి చేయడం జరుగుతుంది అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడాలి అని పుచ్చ బొప్పాయి పళ్ళు కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్లోనే పండించడం జరు